ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది మన యొక్క బ్యాంకింగు విధానాన్ని మార్చేసింది ఎందుకంటే ఇప్పుడేదైనా ఆన్లైన్లో బ్యాంకింగ్ చేయడం అనేది చాలా వరకు అలవాటు అయ్యింది ఈ బ్యాంకింగ్ అనేది చాలా వరకు మంచిది ఎందుకంటే ఆ బ్యాంకింగ్ మనం అక్కడ ఈ బ్యాంకింగ్ వెళ్ళకుండా మనం మన యొక్క ఇంటి దగ్గర లాప్టాప్లో కానీ స్మార్ట్ ఫోన్లో కానీ ఇటువంటి బ్యాంకింగ్ చేయడానికి సులువు సులువుగా ఉంటుంది అదీ కాక మన క్రియేషన్ ఆఫ్ అకౌంట్ అకౌంట్ క్రియేట్ చేయడం కానీ నెక్స్ట్ అకౌంట్లో డిపాజిట్ చేయడం కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేయడం కానీ మొత్తం అంతా ఈ బ్యాంకింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అది కాక ఇ ఇది కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే చదువురాని వారికి ఇది కోస్తా కాస్తా ఇబ్బంది కలిగిస్తుంది దీనివల్ల కొద్దిగా ఇబ్బంది పడుతు ఉంటారు